పిల్లలకు చిన్నప్పటి నుండి పుట్టినప్పటి నుండే ఇచ్చే టీకాలు చాలా ఇంపార్టెంట్ అవి దాని వల్లనే వాళ్ళ లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది దాంట్లో పోలియో టీకాలు కాని నిమోనియా కాని దాంట్లో రకరకాల వ్యాక్సిన్స్ ఉంటాయి అప్పటి రోజుల్లో ఇంకా తక్కువ ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం ఈ రోజుల్లో కంపల్సరీ టీకాలు ఇవ్వాలి లేకపోతే వాటి వలన చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చెయ్యడం ఉంటుంది ఏంటంటే పక్షవాతంలాగా కానీ పిల్లలకు కాళ్ళు చేతులు చచ్చిపో చచ్చుపడిపోయినట్టు వాళ్ళు లేవకపోవడము ఎదగకపోవడము తిన్న ఫుడ్డు డైజెషన్ అవ్వకుండా ఒక్కొక్కరు దాంట్లో లావు అయిపోతారు పిల్లలు ఒక్కొక్కరు సన్నబడిపోతారు చాలా దీని వల్లనే ఏంటంటే వేరే వచ్చే రోగాలకు కూడా వాళ్ళకి శక్తి ఉండకుండా తట్టుకోకుండా అయిపోతుందన్నమాట వాళ్ళ బాడీ అందుకని టీకాలు కంపల్సరీ పిల్లలకి ఎట్టి పరిస్థితులో ఇవ్వాలి దాంట్లో ఈ రోజుల్లో మాత్రం ఏ టీకా మిస్ అవ్వకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచితంగా ఫ్రీ కానీ గవర్నమెంట్ కూడా వాటిని సప్లై చేస్తుంది ఎందుకంటే కొంతమంది ప్రైవేట్కి వెళ్ళి తీయించుకుని వాళ్ళు డబ్బులు పెట్టని వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో కానీ చిన్న చిన్న కేంద్రాలుగా పెట్టి అక్కడ పిల్లలకు ప్రతి నెలసరి అలా పన్నెండు నెలలతో పాటు టీకాలు కంపల్సరీ ఇప్పిస్తున్నారు ఈ టీకాలు లేకపోతే మాత్రం వాళ్ళు రేప రేపొచ్చే ఏదైనా వ్యాధులను కానీ తట్టుకునే శక్తి అంటే ఇమ్యూనిటీ పవరు ఉండకుండా వాళ్ళ బాడీలో ఉండిపోతుంది కాబట్టి మా ఇప్పుడు ఉండే జనరేషన్లో పిల్లలకు మాత్రం కంపల్సరీ టీకాలు నైంటీ నైన్ పర్సెంట్ ఇప్పించాలి అది చాలా పేరెంట్స్కి తెలుసు కానీ ఇప్పించని వాళ్ళకి మాత్రం ఈ ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడం చాలా ప్రాబ్లం అయిపోతుంది కాబట్టి టీకాలుంటే మెయిన్ మన లైఫ్లో పుట్టగానే ఇచ్చే మెడిసిన్స్ కానీ అంటే ఇచ్చే మెడిసిన్ అంటే టీకాల నుండే స్టార్ట్ అన్నమాట ఓకే